వ్యవసాయం చేస్తూ ఉన్నప్పటికీ తమూ తల్లిదండ్రులు వెళ్ళి చేస్తే కూడా పిల్లలు రానని చెప్తూ ఉంటారు ఎందుకంటే కైయిలోకి నేను రాను కైయిలు అంటేనే నాకు నచ్చదు అనేసి అంటూ ఉంటారు కానీ కైయిలో వెళ్ళి చేస్తే లాభం వస్తుందే కానీ నష్టం అంటూ రాదు కానీ తెలియని వాళ్ళకి మాత్రమే కైయిలో ఏముంటుంది ఏం వస్తుందని అంటూ ఉంటారు కానీ కైయిలోకి వెళ్ళి పంటలు పండిస్తే దాంట్లో వచ్చినంత లాభం దేంట్లోను రాదు దీని గురించి వ్యవసాయము లేనిదే అది రైతు లేనిదే వ్యవసాయం లేదు వ్యవసాయం అంటే వరి గానీ జొన్నలు గానీ సజ్జలు గాని చెరకు గానీ నాటుతూ ఉంటాము ఇలాంటిదే వ్యవసాయం చేస్తూ ఉంటాము వ్యవసాయం చేస్తూ ఉంటే మనకెంతో లాభం వస్తుంది తోట పని అంటే నాకు చాలా ఇష్టం నా తర్వాత తోట పని మావారికి అంటే మా ఆయనకి తరువాత మా పిల్లలకి మా కొడుక్కి వీళ్ళకీ వాళ్ళు కూడా వచ్చి నాతో పాటు చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ తోటలో చెట్లను పెంచడం వాటికి నీళ్ళు పోయడం ఇతర రకరకాల గింజలను మొక్కలను నాటడం అంటే చాలా ఇష్టం ఇందులో మా పెద్ద కొడుకు సందీప్ అనేవాడు మొక్కలను తెచ్చి గింజలు తెచ్చి నాటు నాటుతూ ఉంటారు వాటిలో పండే కూరగాయలు గానీ వంకాయలు గానీ ఇలాంటివి తెచ్చి అప్పుడప్పుడు కొయ్యటం వంటి పనులు బాగా చేస్తాడు తర్వాత పొలంలో వచ్చిన పిచ్చి గడ్డిని పెరకడం మా పిల్లలకి నాకు మా వారికి చాలా బాగా సహాయ పడతారు అప్పుడప్పుడు అత్తగారు గాని ఊరు నుంచి వస్తారు వారు వచ్చినప్పుడు తోటలో వచ్చి పిచ్చి మొక్కలను గానీ కసువు మొక్కలు గానీ ఇలాంటివి పీకి ఆవులకు వేస్తూ ఉంటాము గడ్డి వచ్చిందంటే ఆమె శుభ్రం చేస్తూ కొత్తగా గింజలను నాటుతూ మొక్కలను నాటుతూ పూల మొక్కలను నాటుతూ ఉంటాము పూల నుంచి వచ్చినప్పుడైతే వచ్చేటప్పుడు కొత్త మొక్కలను పూల మొక్కలను చెట్లను మరియు గింజలు అలాంటివి నాటుతో ఉంటాము తెచ్చి నాటుతూ ఉంటాము మా ఆయన మేము పండించిన కూరగాయలు మేము వంకాయలు గానీ గోంగూరలు గానీ సిర్రాకులు గానీ వంటి కూరగాయలు మిశ్రమ ఆవు ఎరువులు గానీ ఇలాంటివి వాటికి వేస్తూ ఉంటే శుభ్రంగా బాగా పెరుగుదల అవుతుంది అలాంటిది ఇంకా బాగుంటుంది వేసి పండించాము మా ఆయన్ని మేమ్ పండించిన కూరగాయలు గాని చేసినా వంటలు అంటే చాలా బాగా తింటారు మా పిల్లలు కూడా ఇష్టపడతారు తర్వాత మేము కాకుండా పక్కన ఉండే వారికి కూడా మేమ్ పండించిన పంటలు ఇచ్చాము వారు చాలా సంతోషంగా తీసుకున్నారు తర్వాత మొక్కను చెట్లను వేశాము అవి కూడా బాగా పండాయి మా పిల్లలకు దానితో స్న్యాక్స్ చేసి పెట్టాము తాలింపు చేసి పెట్టాము మా పిల్లలకి చాలా ఇష్టంగా తి తిన్నారు మాతోటి పనివారికి తోట పని అంటే మాకు చాలా ఇష్టం తోటలో వచ్చిన మాంసాహారం కంటే కూరగాయలంటేనే వ్యవసాయం చేస్తూ వచ్చినా కూరగాయలతోనే మేమ్ బాగా చేస్తూ ఉంటాము వ్యవసాయం అంటే వ్యవసాయం చేస్తే ఎంతో మంచిది వ్యవసాయం అంటే దాంట్లో వచ్చేది లాభం అంటూ ఉంటుంది కానీ నష్టం అంటూ ఉండదు